గుడ్ ఆఫ్టర్నూన్ సార్ రియల్ ఎస్టేట్ సారేనా రియల్ ఎ సార్ మేము బాపట్లలో ఇల్లు కొనాలి అనుకుంటున్నాము ఎంత రేటు ఉంది సార్ కాస్ట్ సార్ మా పది లక్షల సార్ మా ఓకే సార్ ఓకే సార్ ఇటు కర్లపాలెం సైడ్ ఎంత ఉన్నాయి సార్ అంటే కాస్ట్ ఎక్కువ ఉన్నాయి అంటున్నారు కదా బాపట్ల బాపట్లలో కర్లపాలెం సైడు ఎంత కాస్టు ఉన్నాయి సార్ అటు ఎక్కువ రేట్ ఉన్నాయి అంటున్నారు కదా ఎస్ సార్ ఓకే సార్ అంటే పొలం ఇల్లు ఇల్లు ఎంత ఉంది సార్ ఇల్లు ఎంత వ్యాల్యుయేషన్ ఉంటుద్ధి సార్ అంటే స్థలము ఇల్లు రెండు ఓకే సార్ ఓకే సార్ అంటే మీరే చూస్తారా అవి కొంచెం తక్కువలో చూడండి సార్ అవును సార్ అంటే ఇల్లు స్థ స్థలం రెండింటికి వ్యాల్యుయేషన్ ఉండేటట్టు చూడండి సార్ ఒక మూడు సెంట్లు అట్లా మీరు చెప్పండి సార్ ఒక టెన్ ల్యాక్స్ అట్లా రాదా సార్

ట్వంటీ ఫైవ్ ట్వంటీ అట్లా ఓకే సార్ సరే నేను కనుక్కోని చెప్తాను సార్ థ్యాంక్ యూ సార్ ఓకే సార్ బాయ్ సార్